సార్ పేరు చెప్పండి ఒక్క నిమిషం సార్ ఉంది సార్ భరత్ ఉంది రెండు జతలు యూనిఫాం కొట్టమని ఇచ్చారు కదా అయ్యింది సార్ ఎప్పుడు తీసుకొచ్చి ఇవ్వమంటారు సార్ మీరు సార్ ఆ అంటే పర్ ఒక యూనిఫామ్కైతే త్రీ హండ్రడ్ ఛార్జ్ చ్రేస్తాము సార్ మీకిప్పుడు మీ ప మీ పెద్దబ్బాయి అయితే టూ యూనిఫామ్స్ కాబట్టి సిక్స్ హండ్రడ్ సార్ ఇప్పుడు మీ ఇంకో అబ్బాయిది ఆయన సైజు మెసర్మెంట్ని బట్టి ఛార్జ్స్ ఉంటాయి సార్ అంటే ఇప్పుడు ఎన్ని జతలు దాకా తీసుకుంటారు సార్ మీరు అంటే మీరు అయితే మీకు అంటే క్లాత్ మీరే తీసుకుంటారా మేం మావా అంటే క్లాత్ మీరు తీసుకొచ్చుకుంటే ఒక రేట్ ఉంటుంది సార్ మేము కుడితే ఇంకొకలా ఉంటుంది సార్ రేట్ అంటే ఐ మీన్ మాదే క్లాత్ అయితే మాదే అన్నీ అయితే ఒక రేట్ అంటే వాటికి రెండిటికి కలిపి ఛార్జ్ చేస్తామన్నమాట మీరు క్లాత్ తీసుకొచ్చుకుంటే జస్ట్ మేము ఓన్లీ మా అంటే మేము కొట్టినందుకు ఛార్జ్ చేస్తాము అంతే సార్

ఆ ఉన్నారు సార్ ఇప్పుడు మీరు మా దగ్గరకొస్తే మాదగ్గర కూడా అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి సార్ క్లాత్స్ మా షాపులోనే ఉంటాయి సార్ క్లాత్స్ కానీ ఇప్పుడు మీ పిల్లలకి యూనిఫామ్స్ కూడా ఉంటాయి సార్ మన దగ్గరనే అంతే సార్ మీరు రావడం మీరొచ్చి చూసుకొని చెక్ చేసుకుంటే సరిపోద్ది అంతే మీరిప్పుడు మీరు వస్తే అంటే రండి ఇప్పుడొచ్చి చూసుకోండి చూసుకున్న తరువాత మరి మీరెంత అంటారు దాన్ని బట్టి మాట్లాడుదాం ఎందుకంటే మీరు చూడకపోతే తెలియదు కదా సార్ ఎంత అనేది అట్లా అవును సార్ ఇప్పుడు షాప్లోనే ఉన్నాము మీ ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా వన్ అవర్ దాకా ఉంటాము మీరు వస్తాను అంటే కలుద్దాం సార్ మార్నింగ్ టెన్కి ఓపెన్ చేసి నైట్ టెన్కి క్లోజ్ చేస్తాం సార్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ సార్ టెన్ పిఎం ఓకే సార్ మీరు రండి కలుద్దాం ఓకే సార్